మా మేము మీరు టీచర్ కదా అండి మా స్కూల్ మా అబ్బాయి చదివే స్కూల్లో మా అబ్బాయి పేరు రాహుల్ అండి ఫోర్త్ క్లాస్ స్కూల్కి రాలేదండి లీవు లీవు కావాలి అ వన్ డే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అండి మ్యారేజ్ ఉంది అయితే వన్ డే లీవ్ కావాలి లీవ్ కావాలి అడుగదమని ఫో టూ డే ఓన్లీ వన్ డే లీవు ఈరోజు మార్నింగ్ వెళ్లి రేపు మార్నింగ్ వచ్చేస్తాము లే అండి ఏ తప్పము అండి మేము మ్యారేజ్ ఉంది లేకపోతే హాలిడే ఉంది హాలిడే అడగకపోతము కాని లీవు ఆడగకపోతూము కాని మాకు మ్యారేజ్ ఉంది సో అందుకు అని అడుగుతున్నాము

ఎన్ని గంటలకు రమ్మంటావు ఆ మేడమ్ మేము ఇప్పుడు లీవ్ గురించి మాట్లాడుతున్నాము మేడమ్ మాకు లీవ్ కావాలి మేము తర్వాత వస్తాము కానీ మాకు లీవ్ ఇస్తారా లేదా ఇవ్వరా ఓన్లీ వన్ డేనే లీవ్ కదా సరే మేడమ్ మాకు లీవ్ కావాలి ఒక వన్ డేనే ఓన్లీ వన్ డే కావాలి అంతే రేపు వచ్చేసి రేపు మళ్ళీ ఈరోజు లీవు తీసుకుంటే రేపు వస్తాం కంపల్సరీ రేపు వస్తాం ఒకే అండి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి రమ్మంటారా లీవు లీవు ఇస్తారుగా కంపల్సరీ ఓకే